నమస్తే చెప్పండి ఎవరు అవునండి చెప్పండి ఏ క్లాస్ నేమ్ ఏంటి ఏ క్లాస్ అండి ఓకే అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదండి యూనిట్ ఎగ్జామ్సు అంటే మీరు పిక్నిక్ అంటే మేం కూడా తీసుకెళ్తామండి ఈ యూనిట్ ఎగ్జామ్ అయిపోయాక లాస్ట్లో పిక్నిక్కి తీసుకెళ్తాం మళ్ళీ మీరు ఇప్పుడు మద్యలో ఎగ్జామ్స్ ముందు తీసుకెళ్ళారంటే అసలే నైయిన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కూడా వస్తుంది కదా నెక్స్టు కాన్షన్ట్రేసన్ అంతా తగ్గిపోతుంది ఈ టూ డేసు మండే నుంచి మేడం మండే నుంచి సాటర్డే వరుకు అమ్మా త్రి డేస్ అండి త్రీ డేస్ అంటే అవదండి ఒక టూ వన్ డే టూ డేస్ అంటే ఇస్తాం కానీ మరి త్రీ డేస్ అంటే టూ డేసే చాలా కష్టం

అయినా సరే అంటే మీ అబ్బాయి కొంచెం పూరుగా ఉంటాడు అందుకని ఓకే అండి మీ అబ్బాయితో వచ్చినప్పుడు మీరు ఒక రిటర్న్ వచ్చినప్పుడు లీవ్ లెటర్ పట్టుకుని రండి మీ అబ్బాయితో పాటు మీరు కూడా అటెండెన్స్ కూడా తక్కువ ఉంది చూసుకోండి మీరు ఇలా లీవులు పెట్టేస్తే ప్రతిసారి మరి అటెండెన్స్ తగ్గిపోతే ఎగ్జామ్స్ రాయినివ్వరు తర్వాత క్వాటర్లి హాఫ్ఇర్లి ఎగ్జామ్స్ ఓకే అండి ఒకసారి చూసుకోండి సరేండి థ్యాంక్ యూ